సెలవుల సమయంలో పుస్తకాలు తీసుకొని వెళ్ళడం చాలా సాధారణమైన ఆచారం కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి ప్రయాణం మరియు విశ్రాంతి సెలవులు అనేది విశ్రాంతి మరియు కొత్త అనుభవాలను పొందే సమయం పుస్తకాలు తీసుకుని వెళ్ళడం మనకు కొత్త ప్రపంచానికి సాక్ష్యం కావడానికి సమయం గడపడానికి మరియు ఆత్మలోని ప్రశాంతతను పొందడానికి సహాయపడుతుంది పుస్తకాలలో మనోహరమైన ప్రపంచం ఉంటుంది ప్రతీ ప్రాంతం లేదా నగరానికి ప్రత్యేకమైన సంస్కృతి చరిత్ర లేదా వాతావరణం ఉంటుంది మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం మీద పుస్తకాలు చదవడం ద్వారా మీరు మరింత అర్థం చేసుకోగలుగుతారు సీజన్ల ఆధారంగా కూడా పుస్తకాలు చదువుతారు పుస్తకాలను మనం చదివే సీజన్ కూడా ప్రభావం చూపుతుంది ఉదాహరణగా శీతాకాల సమయంలో సాధారణంగా ప్రజలు ఇంట్లో ఉండడం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వాళ్ళు అద్భుతమైన కథలను లేదా గంభీరమైన పుస్తకాలను చదువవచ్చు వేసవిలో మీరు చాలా తేలికపాటి పుస్తకాలను ట్రావెల్ గైడ్లను లేదా సరదా చదవడానికి అనువైన పుస్తకాలను తీసుకోగలరు ప్రాంతం వారిగా కూడా మనకు పుస్తకాలు చదవచ్చు ప్రాంతం నగరం లేదా సీజన్ ఆధారంగా పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవచ్చు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతం లేదా నగర యొక్క చరిత్ర సంస్కృతి లేదా జీవన శైలి గురించి ఒక పుస్తకాన్ని చదవడం ఉత్కృష్టమైన అనుభవాన్ని ఇస్తుంది సీజన్ల ఆధారంగా మనం చదివే పుస్తకాన్ని అనుభూతి చెందే వాతావరణం కూడా పుస్తకాలను ఎంపికను ప్రభావితం చేస్తుంది వేసవిలో ఎగ్జోటిక్ డ్రామాలు హారర్ స్టోరీస్ లేదా ఫ్యాంటసీ నవలలు ఉత్తమంగా అనిపించవచ్చు అదే శీతాకాలంలో సాహస గాథలు లేదా స్ఫూర్తి కలిగే పుస్తకాలు చదవడం కొంత వినోదాన్ని తెచ్చి పెడుతుంది ఈ విధంగా మనం సెలవుల్లో గడపడానికి వెళ్ళే ప్రదేశం ఆ ప్రదేశం యొక్క వాతావరణం మరియు సీజన్లు ఆధారంగా మనం పుస్తకాలని ఎంపిక చేసుకుంటాను